మా ప్రాంతంలో పది గవర్నమెంటు స్కూళ్లు పది ప్రైవేటు స్కూళ్లు ఇరవై స్కూళ్లు ఉన్నాయి మొత్తం దాంట్లో నోటి మాటతో చెప్పే కాడి నుంచి గవర్నమెంటు స్కూలు విషయానికి వస్తే దాంట్లో ఉన్న సౌకర్యాలు నోటి మాటతో చెప్పే ఒక టీచర్ దగ్గర నుంచి ఈ రోజు అదే టీచర్ మనకి ప్రొజెక్టర్ వేసి వీడియో రూపంలో ఒక లెస్సన్ అనేది ఎక్స్ప్లైన్ చేస్తున్నారు అలాంటిది మన ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్పోరేట్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్లో చూసుకున్నా ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నా అలాగే ఇతర కాలేజీల్లో చూసుకున్నా కానీ ఒక క్వాలిఫికేషన్ టీచర్నే అలాంటి వాళ్ళని మన వాళ్ళు కష్టంగా వెతికి వాళ్ళకి ఎన్నో పరీక్షలు అనేది పెట్టి మన కోసం తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగం అనేది ఇచ్చి మనకి పాఠాలు అనేది నేర్పీయడం చాలా ఆనందకరమైన విషయం అలాగే ఇంకొకటి ఏమిటి అంటే పిల్లలు ఏ నాలుగవ తరగతి దాకో ఐదవ తరగతి దాకో చదువుకుని ఆగిపోయిన వాళ్ళు కానీ లేదా డబ్బు సమస్యతో చదువుకోలేక అలాగే ఆరోగ్యం బాగాలేక ఇంకా ఇంకా తల్లిదండ్రులు లేకో లేదా వాళ్ళు ఆరోగ్యాలు బాగా లేకో పిల్లలని పనికి పంపియ్యడం అనేది ఇట్లా జరిగి చాలా మంది ఇళ్ళకాడనే ఆగిపోతున్నారు చదువుకోలేక పోతున్నారు కొంచెం వాటిని కూడా మన ప్రభుత్వం పోయిన ప్రభుత్వం అమ్మఒడి అనే పథకంతో ఐదు సంవత్సరాలు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఇవ్వడమనేది జరిగింది అది చాలా ఆనందకరమైన విషయం అలాగే ఆ పదిహేను వేలు రూపాయలు ఇంట్లో తల్లిదండ్రులుగా వాళ్ళకి చాలా మా పిల్లల్ని మేం చదివించగలుగుతున్నాం ఆ స్కూలే మాకు డబ్బులు ఇచ్చి చదివిస్తుంది మా పిల్లలని అని ఎంతో మంది నోటిమాట నోటిమాట కూడా నేను విన్నాను అలాగే ఇప్పుడు స్కూలుకి ఎవరెవరు వెళ్ళట్లేదో వాళ్ళకి గవర్నమెంట్ చాలా బాగా స్కూలుకి వెళ్ళి మేం చదువుకోగలము మాకు ఏ ఇబ్బందులు లేవు ఏ ఇబ్బందులు రానివ్వకుండా మాకు ఆ స్కూల్లో పాఠాలు చెప్తున్నారు అని పిల్లలు కూడా చెప్తున్నారు ఇంకొకటి పిల్లలు చదువు ఎన్నో బతకడానికి వంద దారులు ఉన్నా కానీ చదువు అనేది మొదటి దారి తెలివి జ్ఞానం పిల్లలకి పదో తరగతిలోనే ఆ చదువు చదువుకున్న స్కూలుకు వెళ్ళి చదువుకోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లోనే పదో తరగతిలోనే వాళ్ళకి తెలివనేది జ్ఞానమనేది చాలా బాగా ఫాస్ట్గా ఏజ్కి మించిన తెలివి వచ్చేస్తుంది అలా చెప్తున్నారు మన గవర్నమెంటు స్కూల్లో టీచర్స్ కానీ ఆ క్రమశిక్షణ కానీ ఫుడ్డు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం పూట ఫుడ్డు అదీ చాలా మంచి ఆలోచన ఫుడ్డు బాగుందని చెప్తున్నారు అలాగే పోయిన ప్రభుత్వం చేసిన దానికి స్కూల్స్ చాలా అప్డేట్ అయ్యాయని చెప్తున్నారు పిల్లలందరూ చాలా ఇష్టంగా చేరాలి అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ అదే స్కూల్లో ఈ రోజు గవర్నమెంటు స్కూలు ప్రైవేటు స్కూలు పోటాపోటీగా పిల్లలకి పాఠాలు చెప్పడమనేది జరుగుతుంది అలాగే చిన్నపిల్లల కాడినుంచి పదో ఐదో తరగతి పిల్లల కాడినుంచి పదో తరగతి పిల్లల దాకా ప్రాజెక్టులు తేవడమనేది వాళ్ళకి చాలా ఆనందకరమైన విషయం అది కూడా ఎంతో జ్ఞానాన్ని మీరు చదువు రూపంలో పోయిన ప్రభుత్వం మనకి ఐదు సంవత్సరాలుగా చదువు రూపంలో జ్ఞానమనేదాన్ని చాలా బాగా అందిస్తున్నారు చదువు రూపంలో అలాగే మన టీచర్స్ వాళ్ళు పిల్లలని చాలా దగ్గరకు తీసుకోని నీట్గా చాలా వీడియో రూపంలో దాన్ని ఒక లెస్సన్ అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే చిన్న పిల్లలు ఆరు ఐదు చదువుకుని ఆగిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజు స్కూలుకు వెళ్ళడమనేది జరుగుతుంది అది కూడా మన గవర్నమెంట్ స్కూలు చేసిన ఇది అన్నమాట పోయిన ప్రభుత్వం మనిషికి చాలా ఆనందంగా మా పిల్లలు చదువుతున్నారు అని తల్లిదండ్రులకి ఇతరితర ఉపాధ్యాయులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలు హాస్టల్స్ కానీ లేదా లేడీస్ హాస్టల్స్ కానీ అలాగా ఎన్నెన్నో హాస్టల్ అనేది పెట్టి చదువు చెప్పటం జరుగుతుంది ఈ రోజుల్లో అలాగే గవర్నమెంట్ అనేది కూడా హాస్టల్ బాయ్స్ హాస్టల్ అని గర్ల్స్ హాస్టల్ అనేది పెట్టి చదువు చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఇది మంచి ఆలోచనా అదీకాక ఇప్పుడు హాస్టల్ సౌకర్యాలు ఫుడ్డు మూడు పూటలా బాగానే ఉంటుంది అంటా అలాగే బాగానే ఎడ్యుకేషన్ బాగానే ఉంది అంట చాలా మంచి ఆలోచన ఇదంతా అలాగే ఇప్పుడు చదువుకోని ఇంటికి వచ్చి డబ్బులు కట్టలేక వాళ్ళు లేదా పరిస్థితులు బాగా లేనివాళ్ళు తల్లిదండ్రులు లేని ఎన్నో ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ రోజు గవర్నమెంటు హాస్టల్లో చేరి చదువుకోగలుగుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి పదవతరగతి అయిపోయాక చదువుకోలేక ఇంటికాడ ఆగిపోయిన వాళ్ళు లేదా ఆరోగ్యం బాగలేక ఇంటికాడ ఆగిపోయిన వాళ్ళు అలాగే తల్లిదండ్రుల కోసం కష్టపడటానికి ఇంటికాడ ఆగిపోయిన వాళ్ళు అలా అలా ఎన్నో సమస్యలతో ఆగిపోయిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్టల్స్లో జాయిన్ అయ్యి పాఠశాలకి వెళ్తామనేది జరుగుతుంది ఇది చాలా మంచి ఆలోచన ఇంకొకటి ఈ రోజుకి కార్పోరేట్ లెవెల్లో పోటా పోటీగా మనకి స్కూల్లో లెస్సన్ చెప్పడమనేది జరుగుతుంది అమ్మఒడి అనేది మనకు వీడియో రూపంలో పాఠాలు చెప్పడమనేది ఇలాగా ఎన్నెన్నో సౌకర్యాలతో గవర్నమెంటు పాఠశాల కానీ ప్రభుత్వం పాఠశాల కానీ అలాగే ప్రైవేట్ పాఠశాల కానీ చాలా మంచి ఆలోచనతో ముందుకి నడుస్తుంది